మరియు అతను సినిమా రంగంలోనే ఉండ ఉండకుండా సమాజం కోసం ఎందుకు ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలోకి కొంతమందిని తీసుకొని ఇలా ఉండాలి అనుకుంటున్నారు అతను అసలు చిన్నతనంలో అనుభవించిన విషయాలు ఏమిటి అతనిలో ఒక రాజకీయ నాయకుడిగా కావడానికి కారణాలు ఏమిటి అతనిని ఇలా కావడానికి అసలు అతను ఏమేమి ప్రోత్సహించాయి ప్రేరేపించాయి అతని రోల్ మోడల్ ఎవరు

పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుల్ని వెచ్చించి వారికి సహాయం చేయడం అనేది నాకు చాలా బాగా నచ్చింది ఇలా చేయడానికి గల కారణాలు మంచిగా వ్యక్తిగా ఉండడానికి ఇతరుల ఇతర స్టార్స్ ఎవ్వరూ చేయని విధంగా అయితే ఇతను ఇలా చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది అతని దగ్గర నుండి కొన్ని సలహాలు తీసుకోవాలి అనుకుంటున్నాను మంచిగా ఉండడం ఎలా ఇతరులకు సహాయం చేయాలంటే కావాల్సిన గుణాలు ఏమిటి ఇలా ఎన్నెన్నో తెలుసుకోవాలి అనుకుంటున్నాను థ్యాంక్ యూ